ఇగ మనం మాట్లాడుకుంటే మా ప్రాంతంలో ఉన్న సినిమా ధియేటర్ అంటే అమృత థియేటరు హనుమకొండలో ఉంటుంది హనుమకొండలో కాదు నిర్మల్లో ఉంటుంది మన అమృత థియేటర్ అందులోకి చాలామంది ఒక రోజుకి ఎంత లేదన్న ముపై నుంచి నలభై వేల మంది పోతూ ఉంటారు దానిలో మంచిగా లగ్జరీగా ఉంటాయి సీట్లు ఏసి ఫుల్ డిస్ప్లే ఫోర్ కె హెచ్డి ఇంకా చు ఎటు చూసినా ఫ్యాన్లు బాక్స్లు మొత్తం ఈలలతోని విజిల్తోని దద్దరిల్లిపోతూ ఉంటుంది హాల్ మన థియేటరు నేను ఎప్పుడు పోయేవాడిని అంటే మా పింకీతోనుగా పెళ్లి కాక ముందు ఒక రెండు మూడు సార్లు పోయిన ఇంక పెళ్లయినాకంట పెళ్ళైన కాడ్నుంచి ఇక పోతలేను పిల్లలు జాబు ఇంక అదే సరిపోతుంది ఇప్పుడు ఇక పెళ్ళైన కాడ్నుంచి అయితే పోలేదు కానీ పెళ్లికాక ముందు పోయేది ఇగ అది మ్యాటరు చెప్ద చూద్దాం మనమందరం కలిసి ఒకసారి పోదాం సినిమాకు నిర్మల్ డిస్టిక్ల అతిపెద్ద థియేటర్ అంటే అమృత థియేటరు ఇక తరచుగా మేము అక్కడికే వెళ్ళే వాళ్ళం చాలా రష్ ఉంటుంది ఎప్పటికీ ఆ రష్కి మేము ఒక మినిమం ఇప్పటికీ ఒక టెన్ టైమ్స్ ఏమో పోయి ఉంటాం ఆ టెన్ టైమ్స్లో కార్నర్ సీట్లే బాగా మాకు కార్నర్ సీట్లో కూర్చుని పాప్కార్న్ తినుకుంటా కోక్స్ తాగుకుంటూ ఉండేవాళ్ళం అయితే ఇగ ఇంకా ఇంకెవరితో వెళ్తా అంటే నేను ఎక్కువ ఇష్టం నాకు మా పాప మా పాపతో కలిసి వెళ్తా ఎక్కువ మూవీకి నా పాప నేను ఎక్కువగా పోతాం మా మిసెస్ నేను కంటే ఎందుకంటే మా పాపకు మూవీస్ చూడటం అంటే ఇష్టం చాలా ఇంకా అందులో అవెంజర్స్ బిటిఎస్ లాంటి అయితే ఇంకా బాగా ఇష్టం ఇగ అందుకే ఒకటి ఇంట్లో సినిమా హాల్ కడదామని చూస్తున్న కట్టాలి మెల్లగా